నేను తీసిన మొట్టమొదటి ఫోటో నా చిన్నప్పటి జ్ఞాపకాల్లో ఒకటి చిన్ననాటి లో అమ్మ లేదా నాన్న తీసిన ఫోటోలు ఉంటాయి కానీ నేను స్వయంగా కెమెరా లేదా మొబైల్ ద్వారా తీసిన మొదటి ఫోటో మా ఇంటి వద్ద ఒక అందమైన సాయంత్రం దృశ్యం లేదా కుటుంబ సభ్యుల ఫోటో అయి ఉండొచ్చు మొదటిసారి ఫోటో తీసిన ఆనందం అప్పుడు ఎంతో కొత్తగా అనిపించింది అప్పటి నుంచి ఫోటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది మంచి ఫోటోలు ఎలా తీయాలి అనే దానిపై తెలుసుకోవడం ప్రారంభించాను